నేను కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్న చార్మినార్ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది చార్మినార్ అక్కడున్న చార్మినార్కి కొన్ని నాలుగు వందల ఏళ్ళ్ళ చరిత్ర కలిగి ఉంది అది నిజాం నవాబ్ నిజాం నవాబ్ నుంచి కట్టడం జరిగింది మా దగ్గర వచ్చి నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలది చార్మినార్ అనేది చార్మినార్ అనేది ఎంతో ప్రత్యేకమైనది ప్రత్యేకమైనది ఎప్పటి నుంచి తరితరాల నుంచి ఉన్నది హైదరాబాద్ నడిబొట్టున ఉంది చార్మినార్లో ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఎటు ఎటువైపు చూసినా కానీ చార్మినార్కు ఉన్న నాలుగు స్తంభాలు కూడా నాలుగు వైపులు ఎటువైపు నుంచి చూసినా కానీ నాలుగు స్తంభాలు మంచిగా కరెక్ట్గా కనిపిస్తాయి అలాగే చార్మినార్లో నాలుగు మీనార్ ల ప్రత్యేకత వచ్చి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అంటే క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు కావచ్చు సిక్కులు కావచ్చు ఈ నాలుగు నలుగురికి ప్రత్యేకమైనది అని చార్ చార్మినార్కి ఒక ప్రత్యేకత ఉంది అలాగే పురాతనంలో హైదరాబాద్కి ఒక మహమ్మారి సంబంధించిన మహమ్మారి కాపాడాలి అని చార్మినార్ చార్మినార్ ను కట్టడం జరిగింది చార్మినార్ని కట్టించింది వచ్చి కూలి కుతుబ్షా అలాగే చార్మినార్ నుంచి నేను బయలుదేరుతు వెళ్తూ చార్మినార్ వెళ్లాను ట్యాంక్ బండ్ ట్యాంక్ బండి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ట్యాంక్ బండ్ దగ్గర ట్యాంక్ బండ్ అనేది కొంచెం ట్యాంక్ బండ్ని హుస్సేన్ సాగర్ అని కూడా అంటారు హుస్సేన్ సాగర్ లో నడిమి నడిబొడ్డున బుద్దిని విగ్రహం కూడా ఉంది అయితే బుద్ధుని విగ్రహం ఒక ఒక చేయి కిందికి ఉంటుంది ఒక చెయ్యి పైకి చూపిస్తు ఉంటుంది బుద్ధిని విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది చుట్టూ ఒక నదిలా ఉంటుంది చుట్టు నీటి మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంటుంది బుద్ధుని విగ్రహం దగ్గరికి కూడా నేను బోట్లో వెళ్ళడం జరిగింది అది చూసి నేను చాలా సంతోషించాను బోటింగ్ ఫాస్ట్ బోటింగ్ స్లో బోటింగ్ కూడా ఉంటుంది అలాగే అని హుస్సేన్ హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది బుద్ధుని విగ్రహం దగ్గరికి బోట్ బోట్లో వెళ్ళాలి అనమాట అక్కడ లుంబిని పార్క్ నుంచి బోట్లో వెళ్ళాలి బుద్ధిని విగ్రహం కూడా చూడడం జరిగింది బుద్ధుని ఒక ప్ర ప్రత్యేకత కూడా ఉంది బుద్ధిని విగ్రహం నది ఒడ్డున కూడా ఉంది అని కూడా అంటారు బుద్ధిని విగ్రహం ఒకసారి వచ్చి నీటిలో మునిగిపోవడం జరిగింది దానివల్ల బుద్ధసాల నుంచి నిపుణులను తీసుకొని వచ్చి బుద్ధుని విగ్రహం పైకి లేపడం జరిగింది అలాగే బుద్ధుడు హుస్సేన్ సాగర్ ఏమంటే లుంబిని పార్క్ కూడా చాలా గేమ్స్ ఉంటాయి గేమ్స్ కూడా ఆడడం జరిగింది ఆ లుంబిని పార్క్ కూడా ఎంతో మాజీ ముఖ్యమంత్రి పేరు మీద కూడా మాకు పెట్టడం జరిగింది అలాగే ఊరేగించినట్టుగా అక్కడ అమరవీర స్తూపం కూడా కట్టించడం జరిగింది ఆ అమరవీరుల త్యాగల వీరుల తెలంగాణ కాబట్టి అక్కడ అమరవీరుల స్తూపం కూడా ఏర్పాటు చేశారు అలాగే కొత్త సచివాలయం కూడా సందర్శించడం జరిగింది సచివాలయం కూడా కొత్త హంగులతో ఆరంభ ప్రజ్ఞతో రూపొందించడం జరిగింది సచివాలయం లోపల మూడు మతాల సంబంధించిన చర్చ్ కావచ్చు గుడి కావచ్చు మసీద్ మసీద్ కూడా ప్రసీదుగా చెందింది అలాగే సచివాలయం పక్కన ఉన్న

శ్రీరామ భక్తుడు అయినటువంటి రామదాసు అందులో బంధించడం జరిగింది గోల్కొండ కోటలో బంది ఇప్పటికి ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే అక్కడ శ్రీరామదాసు బంధించిన జైలు కూడా అక్కడ ఉంటుంది అలాగే నిజాం నవాబులతో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు కొంచెం కోట కొంచెం కోట గోడలు కూడా కూలిపోవడం జరిగింది ఆనవాలు ఇప్పటికీ కూడా ఉంటాయి గోల్కొండ కోట చాలా పెద్దకోట ఎంతో చరిత్ర కలిగినది ప్రసిద్ధిగాంచిన కోట మన గోల్కొండ కోట ఇది నిజం నవాబులు కాలం నుంచి ఉండడం జరిగింది కాకతీయుల యుద్ధం కాడనుంచి ఎప్పటినుంచి ఇది ఉండడం జరిగింది దీని తర్వాత ఇక్కడ నుంచి గద్వాల కోటకు కూడా వెళ్ళడం జరిగింది గద్వాల కోట కూడా ఎంతో ప్రసిద్ధమైనది గద్వాల కోట కూడా చూడడం జరిగింది గద్వాల కోట కూడా గద్వాల సారీస్ కావచ్చు గద్వాలకు ఉన్న ప్రత్యేకత కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే రీసెంట్గా నేను యాదగిరిగుట్ట కూడా వెళ్ళడం జరిగింది ఇంతకుముందు దాన్ని యాదగిరిగుట్ట అనేది ఇప్పుడు దాన్ని యాదాద్రి అని అంటున్నారు యాదాద్రిని తెలంగాణ ప్రభుత్వం చూడబోతే దాన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది చాలా హంగులతో దాన్ని పెద్దగా కట్టడం జరిగింది ఇది కూడా మంచి పర్యాటక ప్రాంతం మంచి యాదగిరిగుట్టలోని నరసింహస్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు అలాగే యాదగిరిగుట్ట నుంచి నేరుగా పాదాద్రి వెళ్తే అక్కడ భువనగిరి కోట కూడా ఉంటుంది యాదాద్రి కోటకి ఇజ్రాయిమ్ భువనగిరి కోట కూడా ఉంటుంది భువనగిరి కోటకి కూడా వెళ్లడం దానికి కూడా ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది కోట కాలినడకన ఎక్కడం జరిగింది మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్తో అయితే వెళ్తామో చాలా ఆనందంగా వెళ్ళచ్చు అది అక్కడ ఎంతో పురాతమైన కోట కాబట్టి మనం ఈజీగా వెళ్ళచ్చు ఫోటోగ్రాఫర్స్ కావచ్చు ఆ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కావచ్చు చాలా చాలా అచ్చు వచ్చే ప్లేస్ అని కూడా చెప్పచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫొటోస్ కూడా చాలా బాగా తీయవచ్చు అలాగే షార్ట్ ఫిలిం మేకర్స్ కావచ్చు ఫిలిం మేకర్స్ కావచ్చు అక్కడ మూవీస్ తీయడం కూడా ఎంతో ఇష్టపడుతు ఉంటారు అలాగే భువనగిరి కోట నుంచి శ్రీరామ అదే రూట్లో తెలంగాణ రూటే కాబట్టి అదే రూట్లో